హలో ఫ్లిప్కార్ట్ వాళ్ళా అండి నేను నిన్న ఒక షర్ట్ ఆర్డర్ పెట్టాను కానీ మా అమ్మకు ఆ కలర్ నచ్చలేదు అని క్యాన్సిల్ చేశాను నేను క్యాన్సిల్ చేశాను కాబట్టి నా అకౌంట్ నాకు ఇవ్వగలరని మీకు ప్రోత్చరిస్తున్నాను నా వివరాాలు తొమ్మిది డ్యాష్ ఒకటి గాంధీ రోడ్డు నంద్యాల ఫోన్ నెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఆరు నాలుగు రెండు